నేను అమెజాన్లో వివో ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్ అనుకూలం గురించి చెప్పాలంటే మంచిగా పని చేస్తుంది దీని డేటా స్పీడ్ ఫైవ్ జీబీ ర్యామ్ మరియు దీని చార్జింగ్ సమయం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది నాకు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు మా స్నేహితులతో మాట్లాడడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫోన్ గురించి ప్రతికూలం ఏంటంటే ఈ ఫోన్ కెమెరా అంత సరిగ్గా బాగలేదు ఈ ఫోన్ అంతగా పని చేయడం లేదు సిగ్నల్స్ బాగా అందడం లేదు అలాగే త్వరగా చార్జింగ్ దిగిపోతుంది